సాంకేతికత వాడటం వల్ల మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనం ఎలా ఇంటరాక్ట్ అయ్యాము అంటే వర్చువల్గా అంటే ఇప్పుడూ ఎగ్జాంపుల్గా ఒక ఫోన్ అనేది మనం తీసుకున్నాము అంటే ఫోన్ ద్వారా మనం ఎక్కడో ఉన్న వారితో కూడా మాట్లాడగలుగుతున్నాము దానివల్ల మనం వాళ్ళతో కలిసుండటానికి లేదంటే వాళ్ళ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి సాంకేతికత అనేది మనకి ఉపయోగపడుతుంది మనుషులని దగ్గర చేసాయి ఎలా అంటే వర్చువల్గా దగ్గర చేసాయి తప్పితే ఫిజికల్గా మనం దూరంగానే ఉంటున్నాము సామాజిక మాధ్యమాల వల్ల ప్రతికూలత ఏంటంటే ఈ ఫోన్లు వాడటం వల్ల మనం మనలతో అంటే ఎక్కువ ఇంటి వారి ఇంటి దగ్గర వారితో సమయాన్ని గడపలేకపోతున్నాము ఇంకా విటీలవల్ల వచ్చే రేడియేషన్ వల్ల ప్రకృతికి ఎంతో వినాశనం కలుగజేస్తున్నాము ప్రకృతికే కాకుండా మనకు కడా వీటి వల్ల ఇక ఒకవేల ఫోన్లు కానీ జేబులో పెట్టుకున్నట్టయితే కిడ్నీలకి ఎఫెక్ట్ లేదంటే పైన పైన పాకెట్లో పెట్టుకుంటేనేమో గుండెకి ఎఫెక్టు అన్నట్టుగా మనకివి సాంకేతికత వల్ల కొన్ని కొన్ని ప్రతికూలతలు అయితే ఏర్పడుతున్నాయి